ఆసుపత్రిలో ఎటువంటి సమయంగా వేచి ఉండటం కానీ ఓపిగ్గా ఓపికగా నిలిచి ఉండటం కా ని చాలాసేపు అటువంటి పరిస్థితులు ఏటి లేవు ఈ రోజుల్లో చాలా సేవలు వచ్చాయి మండలాల్లో విలేజుల్లో గ్రామాల్లో జిల్లాలో విలేజ్లోనూ పిహెచ్సిఎ సహా పిహెచ్ఎలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు హెల్త్ సెంటర్లు మరియు సబ్సెంటర్ల ద్వారా ఆశ వర్కర్ల ద్వారా చాలా రకాలమైన వైద్య సేవలు అందిస్తున్నారు అలాగే ఏఐ డిపార్ట్మెంటు తాలూకు కళ్ళు డిపార్ట్మెంట్ ఈ అంటే నోస్ టీతినింగ్ డిపార్ట్మెంటు మళ్లీ ఎముకలకు ఎముకల డిపార్ట్మెంటు కండరాలకు కండరాల డిపార్ట్మెంటు గుండెకు గుండె హార్ట్ డిపార్ట్మెంటు కార్డియాలజీ డిపార్ట్మెంటు మళ్ళీ లంగ్స్ డిపార్ట్మెంటు మళ్లీ జనరల్ ఫిజిషియన్కి నర్సులు స్టాఫ్ నర్సులు ఆశా వర్కర్లు ఎంపిహెచ్డబ్ల్యు జిఎన్ఎంలు ఏఎన్ఎంలు ఇలా రకాలుగా జ్వరం జ్వరంకి జ్వరంకి ఒక డిపార్ట్మెంటు అలాగే పెద్ద పెద్ద ఆపరేషన్లకి మళ్లీ బ్లడ్ టెస్ట్లకి ఓ డిపార్ట్మెంట్ ఏ వర్కర్కి వర్కర్కి మళ్ళీ ఒక పిహెచ్సికి పద్నాలుగు వర్కర్లు ఉంటారు ఏఎన్ఎంలు జిఎన్ఎంలు ఎంపిహెచ్డబ్ల్యు ఎంఎల్టీలు మళ్లీ ఆశ వర్కర్లు ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ ఇలా చాలా రకాలుగా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వర్కులు చేస్తున్నారు సమయం అనేది వేచి లేకుండా తొందరగా ఆరోగ్యంగా ఆరోగ్యం నయం చేసుకోవచ్చు అలాగే బ్లడ్ రిపోర్ట్లు కానీ బ్లడ్ పెరాక్సిలు కానీ వైద్య పరీక్షలు కానీ మలేరియా కానీ టైఫాయిడ్ డెంగ్యూ ఈ టెస్ట్లు కానీ వెంటనే వస్తున్నాయో ఆధునిక పరిజ్ఞానం కూడా అభివృద్ధి చెందిందే అంత ఇంటర్నెట్ సిస్టమ్లో శాంపిల్స్ తీసుకోవడము లాబరేటరీలో తీయడము వెంటనే ఐదు పది నిమిషాలలో సేవలందిస్తున్నాయి అలాగే పెద్ద పెద్ద పరీక్షలు కూడా స్కానింగులే స్కానింగు ఎక్స్రేలు లేజర్ పరీక్షలు చాలా రకాల ఆధునికరణతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సమయం వెయిట్ చేయకుండా వెళ్లిన వెంటనే వెంటనే ఇంటికి చేరుకోవచ్చు మళ్ళీ తక్కువ ధరలతో ఉచిత ఆరోగ్య సేవలు నూటా ఎనిమిది నూటా నాలుగు మరియు ఆరోగ్యశ్రీ కార్డులు చాలా రకమైన వైద్య సేవలు అందిస్తున్నారు